నమస్కారమండి నేను ట్యాక్సీ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఇక్కడ ఎక్కడ కూడా ట్యాక్సీలనేవి నాకు బుక్ అవడం లేదు ఇక్కడ దగ్గరలో ఏదైనా ఆటో ఉందా నేను ఇక్కడ్నుంచి ఛార్మినార్ వెళ్ళాలండి ప్లీజ్ దయచేసి నా కోసం ఇక్కడ ఒక ఆటో ఎలాగైనా బుక్ చేయండి లేదా ఇక్కడికి ఏవైనా వాహనాలు ఎలా వెళ్తాయో ఆ ఆ దగ్గరలో ఉన్న అడ్రస్ నాకు చెప్పండి నేను ఇక్కడ్నుంచి వెళ్తాను